అవును నేను నా మొబైల్లో వార్తలను చదువుతాను ప్రతిరోజు కాస్త సమయం దొరికినప్పుడు వార్త పెడల్స్ను ఓపెన్ చేసి దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను చూస్తాను కొన్ని వార్తలు పేపర్లో చదవడం కంటే మొబైల్లో చదవడం తేలికగా ఉంటుంది ఎక్కువగా నేను ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి లాంటి తెలుగు పత్రికలు యాప్లు లేదా వెబ్సైట్స్లో చూస్తాను ఇవి నమ్మదగినవి అని నాకు అనిపిస్తుంది నిజమైన సమాచారం ఇస్తాయి అందుకే వీటిని ఎక్కువగా వాడుతాను కొన్నిసార్లు కొన్ని వార్తల కోసం సభ్యత్వం తీసుకుంటాను ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన కథలు విశేషాలను చదవాలంటే సభ్యత్వం ఉండాలి కొన్నిసార్లు నెలకు చిన్న మొత్తం చెలిస్తాను ఇది నాకు సౌకర్యంగా అనిపిస్తుంది కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి కానీ వాటిని నేను నమ్మను అందుకే నమ్మదగిన యాప్లను మాత్రమే వాడుతాను ఈ విధంగా మొబైల్లో వార్తలు చదవడం నాకు ఉపయక్తంగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చదవచ్చు పేపర్లు కోసం వేచికుడాల్సిన అవసరం లేదు